మెరుగుపరచడానికి కొత్తగా ఏమన్నా చేయగలగాలి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మాన్మెంట్స్కి ఒక డూప్లికేట్ మాన్మెంట్స్ల కట్టడం అంటే చిన్న సైజు ఫర్ సపోజ్ నేను తాజ్ మహల్ అని చెప్పాను తాజ్ మహల్లాగా అక్కడ ఒక డూప్లికేట్లాగా ఏమన్నా ట్రై చేసి దానికి ఇంకేమన్నా స్పెషాలిటీ ఎక్స్ట్రా స్పెషాలిటీ యాడ్ చేయగలిగితే అండ్ దాన్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా టూరిస్ట్స్కి అట్రాక్టివ్గా వచ్చేలాగా వాళ్ళు వచ్చేలాగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకునేలాగా దాన్ని డిజైన్ చేస్తే ఆ ప్లేస్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది అండ్ అలానే మన ఏన్షియన్స్ ఆంటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడం కానీ లేదా వాటికి ఒక మ్యూజియం ఎస్పెషల్లీ మ్యూజియమ్స్ ఈ మధ్య ఎక్కువ టూరిస్ట్ స్పాట్స్ అవుతున్నాయి కదా సో ఆంటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత వీలైనంత ఫాస్ట్గా ఎక్కువ ఆంటిక్స్ని బయటికి తీసుకు వచ్చి అవి అందరిని అందరు చూడగలిగేలాగా అందరికి అందుబాటులో ఒక మ్యూజియమ్స్ టైప్లో ఒక లొకాలిటీస్లో పెట్టడం కానీ ఏ ఏవైతే బాగా టూరిజంకు దూరంగా ఉన్నాయో అటువంటి లొకాలిటీస్లో ఇలాంటి ఆంటిక్ పీసెస్ మ్యూజియమ్స్ అలాంటివి పెడితే ఆటోమేటిక్గా ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కరో ఇద్దరో వస్తే అండ్ వాళ్ళని చూసి ఇంకా అలా టూరిజం స్పాట్ అనేది టూరిజం స్పాట్గా మారుతుంది అండ్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ లాంటివి వాటర్ ఫాల్స్ అంటే మనం నేచురల్ వాటర్ ఫాల్స్ అయితే డామేజ్ అవ్వచ్చు మేబి మనుషులు అందులో పడిపోవడం కానీ అలా కాకుండా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్సె క్రియేట్ చేయడం ఏమన్నా ప్లేసెస్లో అవి ఎట్రాక్టివ్గా మార్చడం అనేది సమ్ ఆఫ్ ద టిప్స్